నేనొక ట్రిప్కి వెళ్ళటానికి ఎక్కడికన్నా ఇష్టపడతానంటే అది సముద్రం గానీ పర్వతాలు గానీ లేకపోతే చారిత్రక ప్రదేశాలుగాను ఆలయాలు గానీ ఈ వీటి ఈ నాలుగిట్లో దేనికో ఒకదానికి ట్రిప్కెళ్ళడానికి ఇష్టపడతాను ఎక్కువగా ఎందుకంటే నాకు దేవు దైవత్వం మీదెక్కువ నేను సనాతననేది ఎక్కువ నమ్ముతాను దేవున్నీ ఎక్కువ నమ్ముతాను కాబట్టి ఆలయాలు ఎక్కడున్నా అని ప్రతి దేవుని కృష్ణుని గానీ రాముని గానీ హనుమంతుని గానీ ఎవరినైనా గానీ బాగా నమ్ముతాను కాబట్టి ఆలయాలకెక్కువ తిరుగుతాను నేను నేనే కాదు మా ఇంట్లో మా చి మా అమ్మనాన్న గానీ మా అక్క చెల్లి గానీ మా అన్నయ్య వాళ్ళు గానీ ఎవ్వరైనా గానీ అందరూ దేవునికెక్క ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇస్తారు సో నేను దేవుని ఎక్కువ నమ్ముతాను కాబట్టి నేను ఖచ్చితంగా ఆలయాలకెళ్ళడానికి ప్రిఫర్ చేస్తా ఒక ఫ్యామిలీ ట్రిప్ వెయ్యడానికి మాత్రం కచ్చితంగా ఆలోచిస్తాను ఎపుడైనా టైం దొరికితే కూడా కుటుంబంతో కలిసి అలా ఆలయాలు దైవత్వంతో నిండిన ప్రదేశాలకు వెళ్తాను అలాగే చారిత్ర ప్రదేశాలు చారిత్రక ప్రదేశాలంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో బుక్స్ చదవడం వల్లేందంటే ఒక్కొక్క ప్రదేశాని గురించి ఒక్కొక్క చారిత్రకమైన అంశం ఉంటుంది ఆ అంశాన్ని మనం దగ్గరకెళ్ళి ఆస్వాదించాలనేది నా ఆలోచన వెయ్యి స్తంభాల గుడిలో వెయ్యి స్తంభాలుంటాయి దాన్ని కట్టించిందెవరు ఎప్పుడు కట్టించారు దేనికోసం అది కట్టించారు దాన్ని దాన్ని కట్టించడానికి ముఖ్య ఆలోచన ఏంటి అనేది మొత్తం అక్కడ మనకి ఎక్స్ప్లైన్ చేస్తారు సో చరిత్రకమైనా చారిత్రక ప్రదేశాలకి వెళ్తే ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది నాలెడ్జ్ వస్తుంది దాని గురించి రేపెవరన్నా మనల్నడిగినా గానీ అక్కడికెళ్ళినాం అక్కడిదుంది అక్కడదుంది అక్కడిలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లైన్ చేస్తాం వాళ్ళని కూడా అక్కడికి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళని ప్రేరేపించడానికి మంచిగా మనకొక అవకాశం దొరుకింది కాబట్టి నేను చారిత్రక ప్రదేశాలు కూడా వెళ్ళడానికి ఇష్టపడుతాను ఇంకా పర్వతాలంటారా చిన్నప్పటినుంచే నాకు హైట్స్ అంటే చాలా ఇష్టం అంటే ఎత్తు అంటే ఎక్కువ ఇష్టం ఎత్ ఎంతో మీదకెక్కి అక్కడినుంచి కిందకు చూసి ఇంత ఎత్తున నేనెక్కానా అని ఆలోచించుకోవాలన్నది నా ఇ నా ఇష్టం అది చాలా సార్లు నేను అలా దాని ఎక్కువగా ఇష్టపడతాను మా ఊర్లో కూడా కొండలు గానీ పర్వతాలు గానీ ఎక్కువగా చూస్తుంటాను ఎక్కవ చేస్తా లేక చెట్లెకుత్తాను పుట్లెకుత్తాను అలాగే ఇది కూడా కొండలు ఎక్కాను నేను చిన్నపుడు ఇప్పుడు యాదగిరిగుట్టుంది అలాగే మన శ్రీశైలం ఉంది వీటికి ఎక్కాను కాలినడకనెక్కాను కాబట్టి నాకంటే అలా అంటే చాలా ఇష్టం అలాగా ఎత్తైన ప్రదేశాలు గానీ పర్వతాలు గానీ ఎక్కాలనేది నా ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం చాలా ఆనందం కలిగిస్తుంది మనం ఒకసారి ఇంత కష్టపడి మీదకెక్కినాక ఇంత హైట్ని నేనొక్కడినే ఎక్కానా అని ఆలోచిస్తేనే అది ఏదో అడ్వెంచర్లా ఫీల్ అయిపోతాం ఆ ఫీలింగ్ అనేది మామూలుగా ఉండదు సో నాకు నేన్ పర్వతాలు ఎక్కడానికి కూడా పర్వతాలక్కూడా ట్రిప్కెళ్ళడానికి చాలా ఇష్టపడతాను అండ్ సముద్రం అంటే అంటే ఎవరికిష్టం ఉండదు నీళ్ళంటే అందరికీ ఇష్టం ఉంటుంది ఆల్మోస్ట్ సముద్రమంటే అందరికీ ఇష్టముంటుంది కొందరి కొన్నిసార్లు మనం మన ఇంటి మీద గానీ మన వా మన వీధిలో పడే వర్షాన్ని వర్షపు నీళ్ళు చూస్తే మనం చాలా ఆనందపడతాం అలాంటిది నిజంగా అంత పెద్ద నీతిని అంత పెద్ద చెరువులను చూసి ఆనందపడతాం చిన్న చిన్న చెరువులనీ లేకపోతే నదులను చూస్తే మనం ఆనందపడతాం అలాంటిది సముద్రాన్ని చూస్తే ఇంకెంత ఆనందం వస్తుంది మీరే ఆలోచించాలి అంటే సినిమాల్లో చూస్తాం చూపిస్తుంటాం సినిమాలో ఆక్వేమ్యాన్ అంటే ఇక వల్డ్ సినిమాల్లో చాలా ఉన్నాయి అలాంటి సినిమాలల్లో సముద్రమనేది బాగా పెద్దవిగా చూపిస్తారు ఎక్సామ్పుల్గా టైటానిక్ తీసుకుంటే గనుక నాకు సముద్రం చాలా పెద్దగుంటుంది సో అలాంటి పెద్ద ఒక సముద్రానికి షిప్లో వెళ్ళి ఆస్వాదించేది అక్కడ వాతావరణాన్ని చూడాలి సముద్రాన్ని కళ్ళారా చూసి సముద్రాన్ని ఆనందించాలి అన్నది నాకు చాలా ఇష్టం సో సముద్రాన్ని కూడా నేను ఎక్కువగా ట్రిప్కెళ్ళడానికి ప్రయత్నిస్తానంటే ఇప్పుడంత నాకు అవకాశం లేదు అండ్ మా ఇంట్లో కూడా మా ఇంట్లోనే కాదు ఎవరి ఇంట్లోనైన నే ఎలా ఆలోచిస్తానంటే సముద్రం దగ్గరకెళ్ళడం ఎందుకు సముద్రం దగ్గరకెళ్ళడం ఎందుకు నీటీతో చెలగాటాలాడాలెందుకు అని అంటారు అంటే నీటి దగ్గరికి వెళ్తే గండం ఉంటుంది అంటే మనము ఈత రానోళ్ళు వెళ్తే పడిపోయి అక్కడ వాళ్ళకిబ్బందులవుతాయి ఎందుకు ఇక్కడే ఉండాలి అంటే సముద్రం దగ్గరికెళ్ళదు ట్రిప్స్కెటన్న వెళ్ళద్దు అని చెప్పేసి అంటారు వాల్ని దాన్ని అంటే నాకది తప్పుడాలోచన ఇప్పుడు ఈ భూమ్మీదున్న ప్రతీదాన్ని మనం ఒక అడ్వెంచర్లా ఫీల్ అయ్యి దాన్నీ ఇలా ఆలోచించాలి అంటే ఒక ట్రిప్కెళ్తున్నప్పుడు ఆనందాలు జ్ఞాపకాలు మన వెంట తీసుకొనొస్తాం సో దానికి తగ్గట్టు మనం ఆలోచించాలన్నది నా ఉద్దేశం నేను దానికి అందుకనే నేను ఎప్పుడైనా గానీ ట్రిప్కెళ్దామంటేగెనా మా ఇంట్లో ఒప్పుకోరు సో నేను అదే ట్రిప్కెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సముద్రాన్ని గానీ పర్వతం గానీ లేకపోతే ఇట్లా కల్చర్ ఆలయాలకు గానీ చారిత్రక ప్రదేశాలకలా వెళ్ళాలనే ఇష్టపడుతాను మతపా మతపరమైన పా ప్రదేశాలంటే ఇప్పుడు అక్కడ కొట్లాటలు ఎక్కువవుతుం నాకలాంటి భావోద్వేగాలు లేవు ఈ మతం వాళ్ళ ఇంటికే వెళ్తాను ఆ మాతం వాళ్ళ బంద్ వెళ్ళను అను నేను వింద్ వెల్ నేనక్కడ కూడా వెళ్ళొస్తాను మతపరమైన ప్రదేశానికి వెళ్ళడం కూడా నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను అంటే ఇప్పుడు తాజ్మహల్ ఉంది అది ముస్లు కట్టించారు ఒక్కపటి ముస్లిమ్స్ కానీ ఇప్పుడు అక్కడికి హిందువులు వెళ్ళకూడదని రూల్ ఏం లేదు అక్కడ కూడా వెళ్ళచ్చు నేనక్కడిక్కూడా వెళ్తా ఇంక బంధువులలిళ్ళకైతే నాకు ఎక్కువ పెద్దగా ఇష్టం లేదు ఎందుకంటే బంధువుల ఇళ్ళకూ నాకెక్కువ కంఫర్ట్గా నేను ఫీల్ అవ్వను సో అందుకని నేను బంధువులివళ్ళ అవాయిడ్ చేస్తాను ఒకవేళ నేను ఒక ట్రిప్కి వెళ్ళాలి నా ఫ్యామిలీ ట్రిప్ కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఒకవేళ ఫ్యామిలీ ట్రిప్ అయితే మాత్రం ఖచ్చితంగా చారిత్రక ప్రదేశాలు ఆలయాలకెళ్తాం లేదు మీరు ఫ్రెండ్స్తో వెళ్ళాలని అని ఒక ట్రిప్ అంటే మాత్రం ఖచ్చితంగా సముద్రం గానీ పర్వతాలు గానీ లేకపోతే మతపరమైన ప్రదేశాలకు గానీ వెళ్తాం బంధువుల ఇల్లకు మాత్రం నేను వెళ్ళను వెళ్ళలేను నావల్ల కాదు బంధువులిల్లకు వెళ్ళడం